నేను పొద్దున్నే ఐదు గంటలకు లేస్తాను లేచి వాకిలి ఊడ్చి ముగ్గేస్తాను సూర్యుడు ఉదయించగానే ఆ ముగ్గు చూస్తే మంచిదని అంటారు పెద్దవాళ్ళు వేసేసిన తరువాత ఏదైనా నదులు నదులుకెళ్తాము నదులకెళ్ళి అక్కడ స్నానాలు చేసి అక్కడ పసుపు కుంకుమ రాస్తాము మెట్లుంటాయి కోనేరు అయితే కోనేరే నదైతే అక్కడ ఏదైనా బండలాగా ఏదైనా ఉంటుంది అక్కడ పసుపు కుంకుమ పెట్టి దేవుడికి దండం పెట్టుకుని తరువాత గుడికెళ్ళి గుళ్ళో ప్రసాదాలు అదీ ఇదీ ఇస్తాము ఏదైనా టెం కొబ్బరికాయ తీసుకెళ్తే అది ఇస్తాము లేకపోతే దండం పెట్టుకుని హుండీలో మనకు తోచింది వేసి వస్తాము

ఉపవాసాలు అంటే శనివారాలు అలా అయితే మధ్యాహ్నం వరకే ఉపవాసముంటాము ఉపవాసం మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటాము ఈవెనింగ్ తరువాత ఆ టిఫిను అలాంటివి చేస్తాము సాయంత్రమైతే ఉపవాసం దేవుడికి ఉపవాసం అంటామే కానీ ఒక్క పూటే మధ్యాహ్నం పూటే తినాలి పొద్దున్నే తినకూడదు కొందరు పొద్దున తింటారు మధ్యాహ్నం తింటారు రాత్రి తింటారు నేనైతే ఒక పూటే తింటాను దేవుడికి దేవుడి కోసం ఉంటాను ఆ ఉపవాసం ఉండడం కూడా హెల్త్కి కూడా మంచిది అని అంటారు అలా కూడా చేస్తాను ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం కడుపులో తిప్పినట్టు అలా ఉంటే ఒక్కపొద్దున్న రోజు బాగుంటుంది ఆరోగ్యం నాకు హెల్తీగా లేస్గా ఉంటుంది ఇలా చేస్తాను